హలో ఎలక్ట్రిషియన్ ఏనా అండి మీరు మా ఇంట్లో కరెంటు ఫ్యూజు ఖరాబ్ అయ్యిందండి వచ్చి కొంచెం చూస్తారా మరి ధర్మసార అండి కొ దగ్గరనే ఉంటుంది రావచ్చు మీరు మీ దగ్గర ఏమన్నా ఫ్యూజ్ ఇట్లా ఉంటే మీరు తీసుకురాండి బ్రాండెడ్ది ఉంటే సార్ అదే మీరచ్చి చూశాకా చెప్పండి డబ్బులు ఎంత తీసుకుంటారండి మాకు కొంచెం క ప్రాబ్లం అవుతుంది ఫ్యూజ్ పోయి అసలు కరెంటు ఎండాకాలం కదండి చాలా ప్రాబ్లం అవుతుంది కొంచెం తొందరగా రండి సరే రాండి తొందరగా అదే కొత్తగారగ వచ్చి చూడండి మాకు ఫ్యాన్ కానీ ఇది ఇట్లా ఇంట్లో మోటర్ వేయాలన్నా కూలర్ ఏమొస్తలేదు పిల్లలు కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు వచ్చి కొంచెం చేసినాందుకు డబ్బులు ఎంత తీసుకుంటారండి ఆహ అయితే కదే మీరు వచ్చి చూడండి కొంచెం మాకు మంచిగా చెయ్యాలి మళ్ళీ తర్వాత ఈరోజు ఇప్పుడు కాదు మళ్ళీ రేపు ఇట్లా వస్తాం అని చెప్పొద్ద్దండి ఇప్పటికే ఐదారు రోజులు అవుతుంది కరెంట్ లేక ఇక్కడ ఎవ్వరిని రమ్మన్నా కూడా రా వస్తలేరు అసలు అందుకే మీకు అక్కడున్నా కూడా అక్కడికి ఫోన్ చేసినం దూరమైయితే కొంచెం తొందరగా వస్తారని

సరే మేము అట్లే చూస్తాండి మేము చూసుకుంటాం కానీ కొంచెం మీరు రాండి కరెంటుతో ప్రాబ్లం అవుతుంది అడి బాగా అన్ని ఇప్పుడు ఎండాకాలం అయ్యి ఏది ఇబ్బంది అవుతుంది ఇంట్లో ఉండాలంటే

సరే సరే మేము బయట నిలబడతాం మీరు దగ్గరకి వచ్చినాక మాకొక కాల్ చేయండి మేము నిలబడతాం బస్టాండ్లోనే ఉంటుంది మా ఇల్లు సరే సరే సరే సరే రాండి